భారతదేశంలో ఒక సుసంపన్నమైన చరిత్ర క మరియు సాంస్కృతిక వ్యాసాలను కలిగి ఉంది ఇందులో అనేక రకాల కలలు మరియు కళాశైలులు ఉన్నాయి అయితే కొన్ని కళలు కళాశీలాలు కనుమరుగు అవుతున్నాయి వాటిని భద్రపరచడానికి చర్యలు తీసుకోవడం అవసరం ఎందుకంటే నా అందులో మనకి ముఖ్ ముఖ్యంగా కనుమరుగవుతున్న కొన్ని భారతీయ కళాశీలలు ఇక్కడ ఉన్నాయి మొదటిది ముదిరాజ్ చిత్రకళ ముదిరాజ్ చిత్రకళ అనేది పదహారవ శతాబ్దంలో రాజస్థాన్ లోని మధురానగరంలో అభివృద్ధి చెందింది ఈ శ్రేయ భగవంతుడు రామకృష్ణ మరియు శివుడి చిత్రాలను ప్రసిద్ధి చెందింది తర్వాతది ప్రజాపూర్ చిత్రకళ ప్రజాపూర్ చిత్రకళ పదహారవ శతాబ్దంలో తమిళనాడులో తాజాపూర్ నగరంలో అభివృద్ధి చెందింది ఈ స్త్రీ భగవంతుణ్ణి విష్ణు విస్తూ చిత్రను ప్రసిద్ధి చెందింది మూడోవది మైసూర్ చిత్రకళ మైసూర్ చిత్రకళ అనేది పదిహేడవ శతాబ్దంలో కర్ణాటకలో మైసూర్ నగరంలో అభివృద్ధి చెందింది ఈ స్త్రీ భగవంతున్ని విన్న విస్తూ మరియు శివుని చిత్రను ప్రసిద్ధి చెందింది నాలుగోవది పాండిచార్య చిత్రకళ

మరియు కృష్ణున్ని చిత్రాలను ప్రసిద్ధి చెందుతుంది ఈ కళాశైలులను భద్రపరచడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు వాటిలో కొన్ని కళాకళలను శిక్షణ మరియు పద్దుతా అందించడం ఇంకా కళాశాలను ప్రోత్సహించడానికి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచారం కార్య క్రమాలను నిర్వహించాలి ఈ చర్యలు తీసుకోవడం వల్ల భారతదేశంలో ఒక్క సుసంపన్నమైన కళా వ్యా వ్యాయాలను మనం ఇతరులకు అందించవచ్చు